మా యొక్క చిన్నతనంలో కానీ అప్పటి కాలంలో బయట ఆడేటువంటి ఆటలు ఎక్కువ మేము ఆటలు ఆడడం ప్రారంభించినప్పుడు మాకు ఆడడానికి అవకాశాలు వచ్చేవి కాదు ఎందుకంటే మాకన్న పెద్దవారు ఏంటంటే ఈ యొక్క క్రికెట్ ఆడాలంటే మాము మాకు ఆడటం ఎలాగంటే బాల్ ఏ బంతి ఏదైతే ఉంటుందో అది అందిచడం వరకు మాత్రమే అటువంటి ఆటలు మేము అలా చేస్తూ చేస్తూ చాలా కొంతకాలానికి మేము ఆ వారితో పాటు ఆడవాళ్ళం చి మా యొక్క చిన్నపాటి కాలంలో ఎక్కువ శాతం బయట ఆటలకి మొక్కు చూపేవాళ్ళు మేము మా యొక్క ఇంట్లో కంటే మా యొక్క ఇంటి పక్కన ఉండే స్థలంలో ఎక్కువ సమయాన్ని గడిపే వాళ్ళము ఆటలకే తప్ప ఇంట్లో చదవడానికి కానీ ఇంట్లో ఉండడానికి ఆ యొక్క టీవీ ఇతరఇతరవి చూడడానికి కానీ ఎక్కువ మేము ఎప్పుడూ కూడా వాటికి ఏక సమయాన్ని కేటాయించేవారము కాదు మేము ఎక్కువ సమయాన్ని కేవలం బయట ఆటలు ఆడడానికి నీ రకరకాల ఆటలు నేర్చుకోవడానికి మేము ఎక్కువ సమయాన్ని మేము కేటాయించే వాళ్ళం కానీ ఇప్పటి పిల్లలు మట్టికి చాలా మారిపోయారు ఇప్పటి పిల్లలు బయట ఆటలకి చాలా తక్కువ సమయాన్ని ఇస్తున్నారు వారికి బయట ఆటల మీద ఉన్నంత శ్రద్ధ మేము ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే వారు ఇంట్లో సెల్ఫోన్లో ఆడేటువంటి ఆట ఎక్కువ ఆ యొక్క ఈ సెల్ఫోన్లో కానీ ఆ యొక్క టీవీలో కానీ ఈ యొక్క ఆడే విధానం చూస్తుంటే ఒక్కోసారి భయమేస్తుంది ఎందుకంటే వారు యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఏమోనని భయం కూడా వేస్తుంది ఎప్పుడూ కూడా ఖాళీ దొరికిందంటే ఆ యొక్క ఫోన్ అనేది తీసేయడం వాటిలో అట్లా గేమింగ్ ఆటలో వాడడం తప్ప వారు బయటకొచ్చి ఆటలు ఆడడం అనేది లేనేలేదు అసలు సరదాగా వారితో సమయాన్ని గడుపుదాం అన్నాగానీ వారు మాకు సమయానికి ఇవ్వకపోవడం ఏడవడం పేచీపెట్టడం ఆ యొక్క సెల్ఫోన్ కోసం ఇటువంటి చేయడమే ఎక్కువ సరిపోతోంది కాబట్టి ఇంక వారికే ఫోన్ అడిగినప్పుడు ఫోన్ ఇచ్చేయడం వల్ల వారు సమయాన్ని బయట గడపడానికి లేకుండా అయిపోతుంది వారు బయట ఆటలకి ఎప్పుడూ కూడా వారు సమయాన్ని ఇవ్వడం లేదు వారి యొక్క శరీరం సాగడా సాగతాలేదు కూడా ఎందుకంటే మనం ఎప్పుడు అయితే బయట ఆటలు ఆడతామో మన ఆరోగ్యాన్ని మనం పెంచుకున్నట్లు అవుతుంది కానీ ఒకే స్థానంలో మనం అలాగే కూర్చొని ఉండి ఆ యొక్క ఫోన్లో ఆడే ఆటల వల్ల మన ఆరోగ్యం దెబ్బతినడం తప్ప మరొక ఏమీ లాభం కూడా మనకి లేదు ఎందుకంటే పిల్లలకి తెలియదు దీనివల్ల తర్వాత వచ్చే పరిణామాలన్నీ న వారికి తెలియదు కానీ మనకి తెలుసు దానివల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటాం అనేది మనకు తెలుసు కానీ వారికి తెలీదు బయట ఆటల వల్ల ఎంత ఉపయోగాలున్నాయి ఎంత జ్ఞానాన్ని మనం పెంచుకోవచ్చు అనేది ఎవరి పట్ల ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం బయట ఆటలు ఆడటం వల్లనే తెలుస్తుంది కానీ వీరు ఏంటంటే లోపల ఇంట్లో కూర్చొని ఏదో ఫోన్తో ఆటలు ఆడేసుకోవటమే సరిపోతూ ఉంటుంది వీరికి బయట కన్నా ఇంట్లో ఆ యొక్క ఫోన్ ప్రపంచమే ఎక్కువ అయిపోతుంది ఈ యొక్క గేమింగ్ రంగంలో ప్రస్తుత కాలం చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు